నేను ప్రయత్నించిన వంటకాల్లో అత్యంత గొప్ప సవాలు కనిపించింది నాకు చేపల పులుసు ఎందుకంటే లాస్ట్ టైం దసరా ఫెస్టివల్కి మమ్మీ రెండు కేజీల చేపలు తెచ్చినప్పుడు దాంట్లో ఒక కేజీన్నర ఫ్రై చేసేసింది ఒక హాఫ్ కేజీ నాకోసం అని చెప్పి పక్కకు పెట్టింది సో నేను దాన్ని చేపల పులుసు చేద్దామని అనుకున్నా నార్మల్గా ఎందుకు చేయాలి అనిపించింది అని అంటే మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళందరికీ అన్నీ వంటకాలు వచ్చు నువ్వు ఏమి చేయవా ఏం కర్రీ తీసుకురావా అంటే ఏం కావాలి అని అడిగితే నార్మల్గా నన్ను హేళన చేసేవాళ్లు నీకేం కర్రీ రాదు కదా ఏం చేయవు కదా ఇంకెందుకు అడుగుతున్నావు అని చెప్పేసి సో అందుకని చెప్పి నేను చేపల పులుసు తీసుకొస్తా అని చెప్పి వాళ్ళకి సవాల్ చేశాను అనమాట అందుకని చెప్పి మా మమ్మీకి పట్టుదలతో ఆ వంటకాలను నేర్చుకున్న నేను మా మమ్మీ నేను చెప్పను ఎందుకు చేపలు వేస్ట్ ఎందుకు ఖరాబు చేస్తావు మసాలాలు అన్ని ఖరాబ్ అని చెప్పి మా మమ్మీ అన్నది తిట్టింది కూడా కానీ నేను మొండి పట్టుదలతో కావాలి ఖచ్చితంగా నేను చేయాలి అమ్మ అని చెప్తే మా మమ్మీ నాకు నేర్పించింది చెయ్యమని చెప్పింది జస్ట్ మా మమ్మీ దగ్గరికి కూడా రాలేదు అలా చేయి ఇలా చేయి అని చెప్పి నాకు ఎలా చేయాలో ఆ పద్ధతి మాత్రమే చెప్పింది నేను మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ మా చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకొని పోతే వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు నువ్వు చేసినావా నువ్వు చేసినావా అని షాక్ అయ్యారు అక్కడికి వెళ్లిన తర్వాత మా మా ఫ్రెండ్స్ తిన్నారు బాగుంది ఎట్ల చేసినావు ఎలా చేసినావు ప్రాసెస్ ఏంటి ఎట్లా చేసినావ్ ఎలా పట్టించినవని చాలా షాక్ అయినారు తిన్నారు మంచిగా మంచిగా వాళ్లు చెప్పు చెప్పు అన్నారు వాళ్లు కూడా చాలా బ్రతిమలాడారు ఎలా చేసినావు ఎలా చేసినావు చెప్పు మేము కూడా చేస్తాము ఖచ్చితంగా ట్రై చేస్తామని చెప్తే చెప్పిన ఖచ్చితంగా చేస్తానంటేనే చెప్పిన అది ఎట్లా చేసినాను అంటే ప్రాసెస్ ఫస్ట్ చేపలు మా తమ్ముడు కట్ చేసిండు ఇంతకుముందే కట్ చేసిన హాఫ్ కేజీ చేపలు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా తుడుచుకొని ఆరబెట్టిన ఆరబెట్టిన తర్వాత

లావుగా ఉన్న ఒక రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత మంచిగా ఫిష్ అన్ని ఆరిపోయిన తర్వాత ఆరిపోయేంతవరకు చూసి ఈ చింతపండు చింతపండు పులుసు కదండీ చింతపండు కూడా మంచిగా నానబెట్టుకొని తర్వాత దాంట్లో ఒడగట్టుకుని చింతపండు నానిన తర్వాత దాంట్లో ఉప్పు కారం వేసేసుకున్నాము కారం వేసి మంచిగా కలుపుకున్నాము తర్వాత ఫస్ట్ ఏం చేసినామంటే కొద్దిగా ఫస్ట్ ఆయిల్ వేసుకొని పాన్ తీసుకొని మంచిగా వేడెక్కిన తర్వాత దాంట్లో మంచిగా ఆయిల్ వేసుకొని నార్మల్గా ఈ మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేయకుండా జస్ట్ నార్మల్గా జీలకర్ర వేసి కొద్దిగా ఆవాలు వేయాలి తర్వాత ఏవైతే నువ్వులు ఉన్నాయో నువ్వులు కూడా కొంచెం లైట్గా ఇవ్వాలి వెయ్యాలి కచ్చాపచ్చా దంచుకుని తర్వాత ఫిషెస్ వేసి కొంచెం మసాలాలు మగ్గనివ్వాలి దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వెయ్యొచ్చు అల్లం వెల్లుల్లి పేస్టుతో పాటు అట్లా చేస్తే చాలా టేస్టీగా వస్తుంది ఇంకా దాంట్లోనే కొంచెం ధనియాల పొడి లైట్గా చల్లాలి ముక్కల్ని ఎక్కువసేపు వేయించొద్దు జస్ట్ ఒకసారి తిప్పి అట్ల పెట్టేసేయాలి ఎందుకంటే ఎక్కువసేపు పెడితే మొత్తం విడి అయిపోతాయి ముక్కలు అంత బాగా రాదు తినడానికి మనకి రాదు అందుకని చెప్పి మంచిగా వేయించాలి దాన్ని

చేపలకంత పులుసు అంతా పట్టాలి మంచి పొంగు వచ్చి స్మెల్ మంచిగా వస్తుంటే చాలా బాగుంటది ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు పుదీనా ఏదైతే ఉంటాదో అవన్నీ మీద చల్లుకుంటే చాలా బాగుంటది మనం కట్ చేసే మనం మూత తీసినప్పుడు పాన్లో నుంచి ఎలాంటి నీస్ స్మైల్ రావద్దు చేపల స్మెల్ రావద్దు చాలా మంచిగా రావాలి కరివేపాకు కొత్తిమీర స్మెల్ రావాలి మంచి మసాలాలు స్మెల్ రావాలి ఇంకా అంచు పెట్టుకోవడానికి ఆనియన్స్ మంచిగా కట్ చేసి జస్ట్ లైట్గా ఆనియన్స్

ఇంకా దీంతోపాటు నాకు గొప్పగా సవాలు విసిరింది ఏదైనా ఉందంటే మటన్ పీకిల్ కూడా ఒకసారి మా ఇంట్లో ఫెస్టివల్ వచ్చినప్పుడు ఎక్కువ మటన్ తెచ్చినారు దానికన్నా ముందు ఎక్కువ మటన్ తెచ్చినారు మా మమ్మీని నేర్పిమన్నా ఎందుకు నేర్పిమంటావు అన్ని వంటలు అని మా మమ్మీ చిరాకు పడింది ఈ ఇన్సిడెంట్ చెప్పిన ఎట్లా అంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు బాగా మటన్ పికిల్ బాగా నాన్వేజ్ బాగా తినాలనిపిస్తే మటన్ పికిల్ కోసం బయటికి వెళ్లిన అక్కడికి వెళితే జస్ట్ కొంచెం చిన్న డబ్బానే టు ఫిఫ్టీ రుపీస్ త్రి హండ్రెడ్ అని చెప్పినారు అని అన్నా వాళ్లతో ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేయలేక ఎలా ఎలాంటి వాదన చేయలేక వాళ్ళతోని నేను తిరిగి వచ్చేసిన నాకు బాగా అప్పుడు తినాలి అనిపించుండె మా మమ్మీకి కాల్ చేసి నాకు ఈసారి వచ్చినప్పుడు మటన్ పిక్కిల్ నేర్పి అమ్మ అంటే మా మమ్మీ కాసేపు నవ్వి సరే నేర్పిస్తా బేటా అని చెప్పింది ఆ నెక్స్ట్ తర్వాత ఒక వారం రోజులు తర్వాత పది రోజుల తర్వాత నాకు సెలవులు వస్తే ఇంటికి వెళ్ళిపోయినా నేను అదే సంక్రాంతి ఫెస్టివల్ వచ్చినప్పుడు ఇంటికి వెళ్లిపోయిన అప్పుడు

చేసినప్పుడు ఆయిల్ మొత్తం చిన్నగా కాలింది దాన్ని కూడా మంచిగా చెప్పిన అదేంటంటే అదేంటంటే ఈ వంటకం మా ఫ్రెండ్స్కి సర్ప్రైజ్ ఇచ్చా నేను ఎట్లా నీకు చాలా నాన్ వెజ్ వంటకాలు కూడా వచ్చా అని చెప్పి వాళ్లకి నేను సర్ప్రైజ్ చెప్పిన ఇచ్చేసిన అనమాట వాళ్లు చాలా ఎక్సైట్మెంట్ అయ్యారు అప్పుడు అడిగినారు ఎలా చేసినావు అప్పుడు చెప్పిన వాళ్ళకి ఎట్ల చేసినానంటే సేమ్ ఇది ఒక ఇన్సిడెంట్ మా మమ్మీ చెప్పింది కదా ఎలా అని అంటే మంచిగా చిన్న చిన్న ముక్కలుగా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకో అని చెప్పిన కట్ చేసుకొని మంచిగా ఆరబెట్టు అని చెప్పింది ఏదైతే ఆయిల్ ఉందో మంచిగా సరిపడా ఆయిల్ తీసుకొని ముక్కలన్నీ మునిగేలా ఆయిల్ తీసుకొని మంచిగా వేడెక్కిన తర్వాత దాంట్లో ముక్కలన్నీ తీసేసుకోవాలి ఆయిల్లో మంచిగా వేడి అయిన తర్వాత మొత్తం పచ్చి పచ్చిగా కనపడకుండా పచ్చివాసన పోయేంతవరకు నీస్ స్మెల్ లేకుండా మంచిగా ఆయిల్లో ఇట్లా తీసేసుకోవాలి అనమాట మనం వడియాల్ని ఎలా అయితే తీసేసుకుంటామో అలా మంచిగా మగ్గిన తర్వాత పీస్ అంత గట్టిగా అయిన తర్వాత తీసేసుకోవాలి తర్వాత దానికోసం ఏవైతే మసాలాలు ఉంటాయో సేమ్ ఇంకా మసాలా సాజీరా అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా బగారా ఆకు పుదీనా కొత్తిమీర యాలకులు జీలకర్ర ఆవాలు మెంతులు ఇంకా నువ్వులు మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ మనం చేసి పెట్టుకోవాలి ముందే ఇలా మంచిగా పొడి చేసి పెట్టుకుని ఏవైతే ఏవైతే నూనెలో తీసినామో తర్వాత అవన్నీ ఏదైతే నూనె మిగిలిందో దాంట్లో కొంచెం తీసేసుకుని ఇంకా కొంచెం మిగిలిన నూనెతో సరిపడా ఆల్రెడీ మనం నూనెలో వేయించుకున్నాం ఒక కంతు నూనె పట్టి ఉంటుంది అప్పుడు తక్కువ నూనె తీసుకోవాలి తీసుకొని దాంట్లో మంచిగా జీలకర్ర వేయించి వేగిన తర్వాత కొంచెం లైట్గా

ఆల్రెడీ మసాలాలో ఏవైతే వేసి మగ్గించుకున్నాము తర్వాత జస్ట్ కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసేసుకోవాలి ముందే వేసేసుకొని ఎప్పుడైతే మనం ఆయిల్ జీలకర్ర వేసుకుంటామో అవన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి బాగా నూనెలో మగ్గిన తర్వాత ఇది ఇది మగ్గిన తర్వాత కొత్తిమీర కరివేపాకు పుదీనా మళ్ళీ చిన్న చిన్న కట్ చేసుకుని గార్నిష్ చేసుకోవాలి జీడిపప్పు వేసుకోవాలి